మా రాష్ట్రంలో తెలుగు భాష తెలుగు భాష లాంటి పాత్ర పోషిస్తుందని నేను చాలా ప్రత్యేక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నది మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష ప్రత్యేకత ఏమిటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక జిల్లాలు ఉన్నాయి ముప్పై ఒక జిల్లాలలో తెలంగాణ భాష యాస యాస అనేది చాలా చాలా విధంగా ఉంటుంది ఒక్కొక్క భా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క యాస ఉంటుంది ఒక్కొక్క యాస ఉంటుంది మరియు ఇంకా ఇంకా ఇంకా వరంగల్ యాస అనేది చాలా ప్రత్యేకం వరంగల్ యాసలో తెలుగు తెలంగాణ భాష తెలంగాణ భాషలో చాలా పదాలు ఉంటాయి చాలా కవులు రచయతలు వరంగల్ నుంచి చాలామంది ఉన్నారు వాళ్లు ఇంకా కరీంనగర్ కరీంనగర్ రాజన్నా సిరిసిల్లా జిల్లా వేములవాడ వేములవాడ నుంచి చాలామంది కరాకారులు కళకారులు కళకారులు ఉంటారు అలాగే అలాగే తెలుకు తెలుగు అనేది తెలుగు తెలంగాణ యాస అనేది ఎంతో ఎంతో కాలంగా ఉన్నది దానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమంలో చాలా ఉపయోగపడుతుంది తెలుగు చాలా తెలంగాణ తెలంగాణ భాషలో తెలంగాణ యాస అనేది చాలా తియ్యగా వినసోంప్ వినసొంపుగా ఉంటుంది మరియు మరియు అందరు తెలంగాణ యాసలో అందరు అందరూ బందంతో బంధుత్వంతో పిలుచుకుంటారు అక్క మామా బాబయ్య అని పిలుచుకుంటారు బంధువులు అలాంటివి ఏమి ఉండవవు ఇక్కడ అందరూ బంధుత్వంతోనే ఉంటారు పక్కింటి వాళ్ళ వాళ్ళు అట్లాంటివి ఏమి చూడరు అందరూ బంధుత్వంతోనే ఉంటారు ఇంకా తెలుగు భాష ఎంతో ప్రత్యేకం ఇక్కడ విద్యార్ధుల పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తెలంగాణ యాసలోనే ఉంటాయి ఇలా ఎందుకంటే వారికి తెలంగాణ యాస గురించి తెలవడానికి తెలియచేయాలను తెలియాలని ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర తెలుగు విధ్య వ్యవస్థ విధ్య వ్యవస్థ చూస్తుంది తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాస యాస ఎంతో ప్రత్యేకమైనది తెలంగాణ రెండువేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మా తెలుగు పాఠ్య పుస్తకాలల్లో తెలుగు పాఠ్య పుస్తకాలల్లో మొట్ట అందరూ తెలుగు ఎవరైతే తెలంగాణ రచయతలు ఉన్నారో ఎవరైతే తెలంగాణ నుంచి తెలంగాణ అమరవీరులు ఉన్నారో వారికి గుర్తుగా వారి గుర్తుగా తెలుగులో పాఠ్యాలు అమర్చారు విద్యార్దులు కోసం వారి వారి గురించి తెలవాలి వారి గురించి మొత్తం మనకి తెలియాలి అని అమర్చారు ఇంకా తెలంగాణలో పల్లెలు ఉన్నాయి తెలంగాణలో చాలా పల్లెలు ఉన్నాయి ఆ పల్లెల్లో వివిధ రికా రకాల యాసలు ఉంటాయి ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క యాస ఉంటాయి యాస ఉంటుంది తెలంగాణలో చాలా చాలా ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి బోనాలు బోనాలు ఇంకా దసరా దసరా హోలీ ఇలాంటివి అన్నీ తెలంగాణలో ఉన్నాయి మరియు తెలుగు భాష అనేది పాత్ర చాలా ప్రత్యేకమ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది ఇంకా విద్యా వ్యవస్థలో తెలుగు తెలుగు భాష ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది అనేది అనే చెప్పాలి ఎందుకంటే రెండువేల పద్నాలుగు తరవాత తెలంగాణ ఏర్పడిన తరవాత తెలంగాణ ఏర్పడిన తరవాత మనకి యాస భాష అనేది మొత్తం ప్రపంచమంతా తెలంగాణ యాస గురించి తెలంగాణ భాష గురించి అందరూ నేర్చుకుంటున్నారు అందరూ చదువుతున్నారు అందరూ తెలుసుకుంటున్నారు ఇంకా అందరూ మొత్తం అన్నీ దేశాలల్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు అక్కడ అన్నీ పండగలు జరపుకుంటున్నారు మన తెలుగు భాష గురించి చెప్తున్నారు తెలుగు భాష గురించి చెప్తున్నారు ఇంకా మన తెలుగు పండుగలు తెలుగు భాష తెలుగు యాస తెలుగు పండుగలు తెలుగు యాస తెలుగు భాష చెప్పుకుంటున్నారు వేరే వాళ్ళకి చెప్తున్నారు ఇంకా మిగతా వాళ్ళకి తెలిసేటట్టుగా చేస్తున్నారు ఎవరైనా చులకనగా చూసేవారికి మన యాసలో మన భాషను తగట్టుగా వారికి సమాధానం ఇస్తున్నారు అలాగే మన ప్రభుత్వం కూడా తెలంగాణ యాస గురించి తెలంగాణ భాష గురించి ఎంతో కృషి చేస్తున్నది అన్నీ పాఠ్య పుస్తకాలల్లో మన పాఠ్య పుస్తకాలల్లో తెలంగాణ తెలంగాణ యాస గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ యాస గురించి తెలంగాణ భాష గురించి చెప్తున్నాయి ఇంకా ఇంకా మన తెలుగు పుస్తకాలల్లో తెలుగు పుస్తకాలల్లో కాకుండా హిందీ వేరే భాషలల్లో కూడా అనువదిస్తున్నారు